నా మొబైల్ డివైస్లో ఆన్లైన్ మార్కెట్ ప్లేసే యాప్ని తెరిచాను ఉదాహరణకు అమెజాన్ ఫ్లిఫ్కార్ట్ మింత్రా లాంటివి అందులో నేను సర్చ్ బార్లో నాకు కావాల్సిన హెడ్ ఫోన్ బ్రాండ్సు లేదా మోడల్ టైప్ చేసి వెతికాను ఉత్పత్తిని ఎంచుకున్నాను ఫలితాలు మనం కోరుకున్న హెడ్ఫోన్లో గుర్తించుకుని వాటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మనము ఉత్పత్తికి కార్ట్ జోడించడానికి కుడివైపుకు స్వైప్ చేయవచ్చు మనకు కావాల్సినవి కింద ఇంకా చాలా ఉన్నాయి దీనికి మనకి ఏం కావాలో వాటిని మనం ఎంచుకోవచ్చు యాప్లో కార్ట్ ఐకాన్ క్లిక్ చేసుకున్న తర్వాత జోడించిన హెడ్ఫోన్లు అక్కడ ఉంటాయి అనే పరిస అనే వివరాలను మనము పరిశీలించవచ్చు ద్వారా మన ఖాతాలో లాగిన్ అయ్యి ఉన్నామో లేదా అని నిర్దారించుకున్నాను